మేము ఒకసారి నా స్నేహితులు ఇద్దరు భానుప్రకాష్ జగదీష్తో ఇద్దరము ఇద్దరు కలిసి మొత్తం ముగ్గరము మేము భానుప్రకాషు జగదీష్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మేము ఇక్కడికి వెళ్ళాము నా పేరు గణేష్ నేను భాను జగదీష్ ముగ్గరం కలిసి చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాం అది బైక్లో మేము ఒక్క నెల ముందు ప్రిపేర్ చేసి నా కా కాలేజ్ మేము చదివేది కాలేజ్ చదవం చడం లీవ్ పెట్టేకుండదు కదా అట్లా ఏదో ఒక వన్ వన్ వీక్ అట్లా హాలిడేస్ వచ్చాయి మేము ఒక త్రీ డేస్ ట్రిప్పుకి వెళ్ళాము మా దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక నూట ఎనభై కిలోమీటర్ల పైనే ఉంది ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియా అక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము స్టార్టింగు స్టార్టింగ్ ఒక వన్ మంతు ముందు నేను చెప్పాను వాళ్ళు వన్ మంత్ తర్వాత ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయన్నీ చూసుకొని అవన్నీ ఉండేటివన్నీ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ దొరికిన సెలవుల్లో ఒక ఐదు రోజులు సె ఒక వారం సెలవుల్లో మేమూ మూడు రోజులు అట్లా ట్రిప్ వెళ్ళాము అది బైక్లో మేము ముగ్గురం కలిసి ఒక వారం ముం ముందు నుంచి అదే వెళ్ళడానికి ఒక వారం ముందు నుంచి అన్నీ సర్దుకుంటూ పెట్టుకోని ఒకరోజు ముందు అన్నీ ఇంకా మనకు అక్కడికి ఏమి కావాలో తినడానికి ఉండడానికి టెంట్ కానీ ఏవైనా కానీ ఇంక అవి తీసుకోని కొనుగోలు చేసుకోని అవి సిద్ధంగా పెట్టుకున్నాం ఇంకా రానే వచ్చేసింది ట్రిప్ వెళ్ళే రోజు ఆ రోజు ముగ్గురం సిద్ధమయ్యి బైక్లో ఒకోరి ఏరియాకి బైక్ అతను ఒక ద భానుప్రకాష్ అనే అతనిది బైకు అతను బైక్ తీసుకోని వాళ్ళ ఇంటి దగ్గరున్న జగదీశ్ని ఎక్కించేసుకోకొని అలాగే మా ఇంటి దగ్గరకు వచ్చారు మా ఇంటి దగ్గర నేను ఎక్కేసి ఇంకా ఆ రోజు అప్పుడు స్టార్ట్ చేసేసాం ఇంక మా రైడ్ని మా ట్రిప్పుని చాలా లాంగ్ వెళ్ళాము వెళ్తూ వెళ్తుండగా అక్కడ అక్కడ మధ్యలో నిలిపి తోటలని చూసి పంటలు పొలాలన్నీ చూసి అరటి తోటలు మామిడి టో తోటలు జామ తోటలు ఇట్లా కరివే పాకు తోటలు పూల తోటలు అన్నీ మధ్యలో చూసుకుంటా ఎంతో ఉత్సాహంగా వెళ్ళినాము మధ్యలో దారిలో ఒక చెట్టు కింద అదే పొలాల్లోనే ఒక చెట్టు కింద కూర్చోని మధ్యాహ్నం భోజనం చేశాము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు అలానే అక్కడే విశ్రాంతి తీసుకోని అక్కడ నుంచి మళ్ళీ అలానే బయలు దేరాము బయలు దేరి బయలు దేరి ఉండగా అన్ని చె పొలాల వెంట మేకలు గొర్రెలు ఆవుల ఇలా రోడ్డు మీద వెళ్తున్నట్టు చిన్న పిల్లలు పక్క రోడ్డు పక్కన ఆడుకుంటున్నారు ఇలాంటివి అన్నీ సంతోషాలుగా పల్లెటూరును మీదుగా వెళ్ళాలి అవి పల్లెటూర్లో మాములుగా జనాలు బాగుంటారు కదా అందరు గుమిగూడి చెట్ల కింద అరుగుల మీద అట్లా అవన్నీ చూసుకుంటూ దారిలో ఉన్న ఒక కొన్ని కొన్ని దేవాలయాలను దర్శించుకుంటూ మేము మాట్లాడే ట్రిప్ను అలా కొనసాగించాము లాస్టుకు ట్రిప్ ఏమో దొరికే చేరుకున్నాము ట్రిప్ ఎండింగ్లోకి ట్రిప్పుకు వెళ్ళాము అక్కడ వాటర్ఫాల్సు అన్నీ చూసుకున్నాము వాటర్ఫాల్సు అన్నీ బాగా ఎంజాయ్ చేసాం అక్కడ ఈత కొట్టుకుంటూ జలపాతాలని అన్నీ చూ ఆస్వాదించేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రోజు పోయిన రోజంతా ప్రయాణం జరిగింది మళ్ళీ మరుసటి రోజంతా అక్కడ వాటర్ఫాల్స్ దగ్గర ఉన్నాం ఆ మరుసటి రోజు మరి తిరిగి ప్రయాణం జరిగింది ఆ మరుసటి రోజు ఒక రోజంతా పట్టింది రావడానికి రిటర్న్ కూడా సేమ్ ఇలాగే పొలాల్లో అక్కడ ఇక్కడ ఉండి అవన్నీ చూసుకుంటూ కాయలు దొ పొలాల్లో ఏమైనా కాయగూరలు అంటే అవి పీక్కోని ఇలా సంతోషంగా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ రిటను సాఫీగా పోవడం సాఫీగా జరిగింది రిటర్న్ కూడా సాఫీగా వచ్చేసాము చాలా సంతోషంగా మేము నా ఫ్రెండ్స్తో ఆ త్రీ డేసు ఆ ట్రిప్ని బాగా ఎంజాయ్ జేసాము